ఆ నమస్తే చెప్పండి ముందు అది కాదు కానీ మనం ముందు డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే మన వేంకటేశ్వర యూనివర్సిటీ మన భారత దేశంలోనే టాప్ టెన్ పొజిషన్లో ఉండాలి ఎప్పటికంటే రెండువేల ఇరవై ఐదుకి అలా టాప్ టెన్ పొజిషన్లో ఉండాలి సో అలా ఉండాలంటే మనం ఏ ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఎలా ఉండాలో కొంచెం మీరు ఆలోచించుతారా అవునా ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు మరి మేనేజ్మెంట్ దృష్టికి ఇవి అన్నీ ఎందుకు తీసుకురాలేదు ఫ్యాన్లు లేవు అని వాటర్ సదుపాయం లేదు అని సిబ్బంది ఎలా పని చేస్తున్నారు అక్కడ సిబ్బంది బానే పాఠాలు బాగానే చెప్తున్నారా పిల్లలు వాటికి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు

అవునా సరే దాని పైన నేను సరైన స చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకా ప్లేసెమెంట్కి వస్తే నేను కొన్ని కంపెనీలతో మాట్లాడాను ఆ కంపెనీలు ప్రతి సంవత్సరం మేము మీ యొక్క కాలేజీకి వస్తాము అని మాట ఇచ్చారు ట్వెంటీ పర్సెంట్ సీట్లు మనకి ఇస్తామని వాళ్ళు మనకి హామీ ఇచ్చారు సో మీరు దాని గురించి మీరు ఏమి కంగారు పడక్కర లేదు వర్రీ అవ్వక్కర లేదు